ఫస్ట్గా మేము వికారాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్ళి అక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాం ఫిలిం సిటీలో వెళ్ళాక అక్కడ మమ్మల్ని బాగా ప్రోత్సహించారు అలాగే అందులో పని చేసే వాళ్ళు మాకు ఏమేమి ఆడుకోవాలి ఏమేమి చేయాలో అవన్నీ చూపించారు గైడెన్స్ ఇచ్చారు గైడెన్స్ ఇచ్చాక ఫస్ట్ మేము ఏం చేశామంటే ఫస్ట్ టికెట్లు క్యూలో ఉన్నాము టికెట్ క్యూలో ఉండి మా టీచర్ వాళ్ళు మా సార్ వాళ్ళు అలాగే టికెట్లు తీసుకున్న టికెట్లు తీసుకున్న తర్వాత

ఒక పైకి తీసుకెళ్తాది ఒక మిషన్ ఉంటుంది అందులో పైన కూర్చోబెడతారు కూర్చొని అక్కడ నుంచి ఆ చివర నుంచి ఈ చివరి వరకు బాగా తిప్పేస్తారు ఒకటేసారి వదిలే వదిలేస్తారు దాని తర్వాత ఒకటి ట్రైన్ ఉంటుంది ట్రైన్ ఏంటంటే అందులో కూర్చున్న తర్వాత మస్తు రౌండ్ కిందకి మీదకి తీసుకువెళ్తుంది దాని తర్వాత నేను స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది స్విమ్మింగ్ పూల్లో బాగా ఆడాము అక్కడ బాగా ఎంజాయ్ చేశాము నీళ్ళలో మా స్నేహితుల్లో బాగా అల్లరి చేసే వాళ్ళము అల్లరి చేసాము

అలాగే ఎక్కడ వెళితే ఎక్కడ షూటింగ్ చూస్తారు అక్కడ కొంత షూటింగ్లు చూసాము దాంట్లో బాగా చూసినవి బాహుబలి సినిమాలో సన్నివేశాలు అక్కడ చిత్రీకరించారు అక్కడ ఏమేం ఉన్నాయి అంటే బాగా బాగా విలువైన వస్తువులు అక్కడ ఉన్నాయి అందులో మేము చూసిన కత్తులు కటార్లు కటార్లు ఉన్నాయి దాంట్లో బాగా నచ్చింది మాకు పెద్ద పెద్ద కత్తులు అందులో ఏమేమి ఉన్నాయంటే బాగా పెద్ద పెద్ద కత్తులు షీల్డ్లు అలాగే పెద్ద పెద్ద పన్నులు అవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో మాకు నచ్చినవి బాహుబలి చేసిన సన్నివేశాలు బాగా మమ్మల్ని ఆకట్టుకున్నాయి అందులో మేము షూటింగ్ని చిత్రీకరించిన బాహుబలి షూటింగ్ని చిత్రీకరించారు ఎక్కడ అంటే రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఫిలిం సిటీలో అక్కడ ఉన్న సన్నివేశాలు అన్నీ ఒక పిక్చర్స్ రూపంలో మమ్మల్ని చూపించారు అక్కడ పెద్ద సెట్ బాగా ఉంది రామోజీ ఫిలిం సిటీలో చాలా విలువైన వస్తువులు అలాగే అక్కడ ఉన్న పెద్ద పెద్ద సెట్లను చూపించారు పెద్దపెద్ద ఇల్లులు ఉన్నాయి పెద్ద పెద్ద ప్రదేశాలు ఉన్నాయి అక్కడ పెద్ద ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది రామోజీ ఫిలిం సిటీలో అది కూడా సెట్టే ఆ సెట్టులో అక్కడ ఉన్న ట్రైన్ కానీ అక్కడ అన్నీ ధర్మకోల్తో కానీ లేకపోతే వుడ్తో తయారు చేసి పెట్టారు దాని ద్వారా మేము ఏమేమి ఉంటాయి ఎలా వర్క్ అవుతుంది టెక్నీషియన్స్ ఎక్కడ ఏమేమి చేస్తారు అన్నీ తెలుసుకున్నాం అక్కడ షూటింగ్లు తీస్తారు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ఎలా తీస్తారు అవన్నీ చూసాం చూసిన తర్వాత అందరం మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం అయిన తర్వాత అందరం అక్కడ భోజనం చేసి క్యాటరింగ్లో భోజనం చేసాము భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు అక్కడ కూర్చొని మిగతా ప్రదేశాలకు వెళ్ళాము ఇక్కడ ఏ ఏ షూటింగ్లు జరుగుతున్నాయి అవి కూడా చూసాం రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఫిలిం సిటీ చూసి చూశాక పక్కన ఇంకో పార్క్ ఉంది ఆ పార్క్లోకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ అన్నీ చూశాము అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని అక్కడ మిగతా చెట్లను అవన్నీ చూసి

జూ పార్క్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడ ఉంటుంది అంటే ఇది హై కోర్టు దగ్గర ఉంటుంది హైదరాబాద్ హై కోర్టు దగ్గర ఉంటుంది అక్కడ ఎంట్రీ టికెట్టు యాభై రూపాయలు ఒక్కొక్కరికి మా సార్ వాళ్ళు టీచర్ వాళ్ళు అంతా కలిసి మాకు టికెట్లు తీసుకున్నారు టికెట్లు తీసుకున్నాక ఫస్ట్ వెళ్ళంగానే మేము చూసింది కోతులను చూశాము దాని తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్ళగానే పాములకు సపరేట్గా ఒక ప్రదేశం ఉంది అక్కడ మొత్తం రకరకాల పాములు చూసాము దాని తర్వాత మేము పులులను జింకలను

ఒక సెవెన్ అయ్యింది సెవెన్ అయిన తర్వాత బస్సులో ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి ఇంటికి ఎలా వచ్చామంటే బస్సు అక్కడ ఎక్కి హైదరాబాద్ నుంచి రామోజీ ఫిలిం వికారాబాద్లో అదే మేము తెచ్చుకున్న ఆర్టీసీ బస్సులో వచ్చాం ఆర్టీసీ బస్సులో వచ్చేటప్పుడు మేము తెచ్చుకున్న స్నాక్స్ కూడా తిని అక్కడ స్నాక్స్ తిని ఫ్రూట్స్ తిని అలాగే మా వచ్చేటప్పుడు కూడంగా మా టీచర్లతో అలాగే మిగ మా దగ్గర ఉన్న స్టూడెంట్లతో ఎంజాయ్ చేసుకుంటు బాగా సరదా సరదాగా ట్రిప్ ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాము అది మాకు చాలా ఆనందంగా అనిపించి మా స్కూల్ ట్రిప్ చాలా సంతోషంగా అనిపించింది అలాగే మేము కూడా మా కాలేజీలో ఉన్నప్పుడు ఇంకో ట్రిప్పు కూడా వెళ్ళాం అది ఏం ట్రిప్ అంటే సాలార్జంగ్ మ్యూజియం సాలార్జంగ్ మ్యూజియం అలాగే సైన్స్ సైన్స్ ల్యాబ్కి కూడా వెళ్ళాము అందులో మాకు నచ్చినవి అక్కడ మా కాలేజ్ అమీర్పేట్లో ఉంటుంది అమీర్పేట్లో నుంచి సాలార్జంగ్ మ్యూజియం వెళ్ళాం అక్కడ పురాతనమైన వస్తువులు వాళ్ళు పురాతనమైన వాడినవి అవన్నీ చూసాము చూసి చూసి ఆన్లో ఎక్కడెక్కడ ఎన్ని శతాబ్ ఎన్ని శతాబ్దాల వస్తువులు అలాగే కత్తులు కటార్లు అవన్నీ చూసాము చూసిన తర్వాత బాగా మాకు నచ్చి తర్వాత అక్కడ గైడ్ వారిని ఏమేమి వాడారు ఇక్కడ అవన్నీ చూసాము ఏమేమి బుక్స్ ఉన్నాయో అవన్నీ చూసి వాళ్ళ దగ్గర ఉన్న వివరాలన్నీ తెలుసుకున్నాం తెలుసుకొని అలాగే అలాగే స్నేహి మే మా కాలేజీ పెట్టిన బస్సులు అలాగే మా కాలేజీకి తిరిగి వచ్చేసాము